హలో మీరు క్యాబ్ డ్రైవరా అండి మమ్మల్ని వైజాగ్ నుండి ఇంద్ర పార్క్ ఇంద్ర జువాలజీ పార్క్ నుంచి ఇంద్ర వరకు పార్కకి తీసుకెళ్ళాలి ఎంత తీసుకుంటారు అండి మనీ

వన్ థౌసండ్ గంత ఎక్కువనా అండి ఏమో బాగా మరి టూ మచ్ చేస్తున్నారు మీరు

ఎంత ఏదైనా మమ్మల్ని కొంచెం చూసుకోండి గంత రేట్లు పెడితే మేము అంటే మూడు వైజాగ్ తీసుకెళ్ళాలి వైజాగ్ నుండి ఇంద్ర పార్క్ నుండి జువాలజీ పార్క్కి తీసుకురావాలి ఫోర్ హండ్రెడ్ ఇస్తాము అండి కుదరదు అండి అంతే అంటారా అండి మీరు ఎంత మీరు ఎంత మీరు ఎంత తీసుకుంటారు అండి

ఒక టూరిస్ట్తోటి ఇలానేనా అండి మాట్లాడితే ఎట్లా అండి మీరు అంతే నువ్వు వడ యడె అంతే అంతే మ్యాడమ్ ఎంతైనా కొంచెం చు మరి చూసుకొని తీసుకోవాలి మరి వేరే బస్కి పోతే మూడు రెండు వందలలో అయిపోతుంది

మరి మీరు ఎందుకండి క్యాబ్ డ్రైవర్ పెట్టుకును పెట్టుకుంటారు ఎందుకండీ

మీరు ఆపుతారా అండి మరి ఏమో అండి ఇంకా మరి అంతే అంటారా అండి ఇంకా ఏమో మరి మీరు చూడాలి మరి మీరు ఏమి అంటారో అనేది మేము వైజాగ్లో ఉన్నాము అండి ఎన్ని గంటలు పడుతుంది అండి ఎన్ని గంటలు పడుతుంది అవునా సరే వచ్చి తీసుకెళ్ళండి కాల్ కట్ చేయరా